ఏట జరిగే జాతరమేళ ఎప్పుడు జరుగుతుంది దాని గురించి ఏటా అంటే ఏమున్నది పెద్ద పెద్ద పండుగలు మహాశివరాత్రి ఉన్ను క్రిస్మస్ ఇవన్నీ ఏట జరిగే పండుగలు కిందికి వత్తయి మేడారం అది హైలేటు కానీ అది ఏటా జరగదు నాకు తెలిసి రెండు సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది ఇక నేను మేడారం ఎందుకు పోతాను అంటే ఆడ హెలికాప్టర్లు బాగుంటాయి ఆడ మూడు వేల ఐదు వందలు ఎక్కుదామని చూసిన కానీ మా వాళ్ళు ఇక తక్కువ ఉన్నాయి పైసలు ఇక వద్దురా అనమలె పాపం అని ఇక చప్పున కూర్చున్న లేకపోతే మేడారం ఎప్పుడో ఎక్కే వాన్ని నేను పోయేది అందుకు వాస్తవానికి మేడారం అంటే అసలు హైలెట్ అది నాకు తెలిసి కో అంటే తెలంగాణాలో ఇంకో కుంభమేళా అంటే ఫస్ట్ వచ్చేది మేడారం జాతర హైలెట్ అది అసలు మరల ఇంకోటి ఏంటంటే అక్కడ రెండు కోట్ల ఇరవైదు లక్షల మంది వచ్చిన పండుగ కాశి కాశీలో కూడా రారు ఏమో మేబీ నాకు తెలిసి మేడారంలో వచ్చినంత మంది ఆడ సమ్మక్క సారక్క గద్దెలు అవి హైలైట్ ఉంటాయి జంపన్న వాగు నీటుగా ఉంటుంది బాగా అన్నింటికంటే ఇంకొకటి ఏంటంటే అంతమంది ఉంటారు కదా తప్పిపోతే ఎట్లా అని వాళ్ళు ఒక స్కీమ్ పెట్టారు ఆ స్కీమ్ ఏంటంటే పథకం కాదు వాళ్ళు ఒక ఉపాయం ఆలోచించిన ఆ ఉపాయం ఏంటంటే బెలూన్స్ పైకి ఎగరేస్తారు ఆ బెలూన్స్కి ఒక నెంబర్ ఉంటుంది ఫర్ సపోజ్ మనం తప్పిపోయిన కానీ ఒక మైక్ కాడికి పోయి ఈ బెలూన్ కాడ ఉన్నదంటే ఎవరో కాదు మా మేము ఒకరితో పోతే మా అంకవ్వ తప్పుకున్నది తప్పించుకున్నది అట్టా అయ్యింది ఇక ఆ జంపన్న వాగులో స్నానాలు అవి ఇవి అట్ల చేత్తం ఇక గుడారాలు వేసుకుని మంచి స్టే చేసుడు ఇట్ల ఎంజాయ్ చేసుడు కోడిని కోసుకొని తినుడు ఇక హైలెట్ జరుగుతుంది ఇక అయితుంది అట్ల బాగా ఎక్కడెక్కడి నుండో వత్తరు ఎక్కడెక్క నుండో వత్తరు ఇగ అది కుంభమేళా మరల రెండు సంవత్సరాలకు ఒకసారి మొక్కులున్న వాళ్ళు అందరు వడ్డీ ఎక్కించుకుంటరు అట్ల ఒకటి ఉంటుంది కాబట్టి మేడారం అనేది ఒక హైలెట్ జాతర అని చెప్పుకోవచ్చు ఏటా జరిగే జాతర మేళ అంటే ఇప్పుడు ప్రెసెంట్ నాకు తెలిసి స్టార్ట్ అయింది కొంతమంది పోతాన్రు కూడా మాకు కూడా మొక్కు ఉం కానీ మా అన్నయ్యకు వీలుకాలేదు మా అన్నయ్య కోచింగ్ కని అటుపోయిండు అందుకే ఈసారి వీలుగాక ఇటు ఉన్నాం మరల నెక్స్ట్ టైం వీలైతే పోవాలే ఇక చూడాలి మరి నెక్స్ట్ టైం అంటే ఈసారి కూడా మా అన్నయ్య వీలైతుంది అంటే ఒకటి ఉంటుంది రెండు సంవత్సరాలకు ఒకసారి కేసీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన కూడా వచ్చి చూసి పోయేదంట మేడారాన్ని ఇప్పుడు అంత పట్టింపు ఏమి లేదు కానీ ఇక మరి చూడాలి ఏమైద్దో ఇప్పటికైతే గట్టున్నది కథ